మత్సకారుల గురించి కొన్ని కులాలంటే ముఖ్యంగా అదేంటి బెస్త ఒకటి తెనగ అలాగే చెప్పాలంటే ఈ రెండు కులాలు సమూహాలు

సంఘములో అంటే వాళ్ళు చాలా కలిసి మెలిసి ఒకా చాలా బాగా కమిట్ క్లోజ్ క్లోజ్గా దగ్గరగా మంచి జీవిస్తారు ఇక్కడ సంఘాలు జరుపుకొనే పండుగలంటే వాళ్ళకి ఏంటంటే ఒకటి కట్ట మైసమ్మని అలాగే కట్ట పూజమ్మ మైసమ్మ ఈ రెండు చాలా ఘనంగా జరుపుకుంటారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు జీవనోపాధి ఏంటంటే వాళ్ళకని వాటిని మచ్చిక చేసుకొని ఎక్కువ వాటిపైనే వాళ్ళ జీవనోపాధి చెరువుల్లోకి వెళ్ళి పట్టుకోవడం నదులల్లోకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి వాటిని మళ్ళీ కొనుగోలు అంటే వాటిని అమ్మి వాటితో వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తారు ఇంకా వాళ్ళ అభివృ వాళ్ళ కుల వృ వాళ్ళ కులంలో ఎటువంటిది అంటే వాళ్ళ పిల్లల కు కూడా ముఖ్యంగా త తండ్రి తర్వాత పిల్లలకు కూడా కొంతమంది కుల వృత్తిని వదిలిపెట్టకుండా కొనసాగిస్తారు అది వాళ్ళకు వృత్తిగా దాన్ని వృధాగా చేయకుండా మళ్ళీ కష్టపడుతూనే ఉంటారు వాళ్ళ ఒక వృత్తిగా ఏ ఎంచుకుంటారు వాళ్ళు